సన్నగా ఉండేవాళ్ళు లావు అవ్వాలి అనంటే అబ్బాయిలు అయిన కానీ అమ్మాయిలు అయిన కానీ మీరు ఇంట్లో వండిన ఏ పదార్ధమైన కానీ అందులో ఎప్పుడు తినేటప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తినండి అలాగే స్పీట్స్లో కూడా నెయ్యి ఉంటుంది కదా నెయ్యి ఉండేది ఎక్కువ పదార్థాలు తింటే లావు అవుతారు మరి పోషకాహారాలు ఎక్కువగా తినాలి బయట పదార్థాలు తినకుండా ఇంట్లో పదార్థాలు అన్నీ చూసుకోని అందులో విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఒక తినీ తినేసి అది ఇది పనిచేయకుండా ఒక చోట కూర్చున్న మనం లావు అవుతాము మళ్ళీ కాస్త ఎక్కువ పడుకున్న లావు అవుతారు ఇంట్లో ఎక్కువ ఫ్రూట్స్ ది ప కాయలు పళ్ళు జ్యూస్ చేసుకొని తాగితే లావు అవుతు ఉంటారు